సార్ రావచ్చాండి లోపలికి సార్ లోపలికి రావచ్చా అండి నమస్కారం సార్ అది ఒంట్లో బాగుండడంలేదు సార్ అదీ ఒంట్లో బాగుండడంలేదని మొన్న ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించుకున్నానండి బ్లడ్ టెస్ట్లో ఏమీ తెలీలేదండి బాగానే ఉందన్నారు తరువాతా అంటే అది తీసుకురాలేదండి అంటే అందులో ఏమీ లేదని వచ్చిందని ఇంకా అవసరంలేదు ఇంకొక టెస్ట్ నేను ఇంతకముందు వెళ్ళిన హాస్పిటల్లో ఏమీ లేదన్నారండి తరువాత వాళ్ళు బయాప్సి చే టెస్ట్ రాశారండి బయాప్సీలో టెస్ట్ చేయించుకుంటే ఇలాగా క్యాన్సర్ అని ఉం ఉందన్నారండి తీసుకొచ్చానండి ఇదిగోండి అవునండి అది దీన్ని మీరు ఇక్కడ అవుతుందండి లేదంటే ఇంకా ఎక్కడికైనా రాస్తారా అండి ఏ ఉరేళ్ళాలో వెళ్తూ ఉండాలండి ఏ ఊర్లో ఉందండి మరి మరి రాజమండ్రిలో ఏదో ఉంది అంటున్నారండి అవ్వదాండి అవునండీ అక్కడికెళ్తే అయిపోతుందండి అంటే అక్కడ మెడిసిన్స్ అండి లేదంటే ఏమైనా సర్జెరీయాఏమమైనా చేస్తారాండి అవునండి నెల నెలా వాడాలండి మెడిసిన్స్ లేదంటే నెలకొకసారి వెళ్తూ ఉండాలండి అంటే తగ్గిం తగ్గిందేమి మినిమం అసలు స్టార్టింగు ఎన్ని నెలలకు రాస్తారండి మూడు నెలలకా దీనికి ఆరోగ్యశ్రీ ఏమైనా పని చేస్తుందాండి అవునా సార్ అంటే అక్కడకెళ్ళాక మీరు పంపించారని చెప్పలాండి అవునండి అంటే మాకు అక్కడా ఏమీ తెలీదు కదండీ అక్కడ ఎవర్ని కలవాలో

సరేం సరేండి రైట్